అమెరికా రెస్టారెంట్ ఏనండి నేను నా పేరు సురేష్ అండి నేను ఒక అరగంట క్రితం మీ రెస్టారెంట్ నుండి కొన్ని ఆహార పదార్థాలను ఆర్డర్ చేశానండి అంటే చికెన్ బిర్యానీ అని టమాటా సూపు ఇలాగా ఇంకొకటి చికెన్ కర్రీ పన్నీర్ కర్రీ విత్ లో ఆయిల్ అని చెప్పానండి ఇలాంటి దాంతోపాటు ఇంకొక నూడిల్స్ అలాగే ఒక పన్నీర్ కర్రీ కూడా చెప్పానండి కాకపోతే మీరు తెచ్చిన ఆర్డర్ లో కొన్ని నాకు ఆ డెలివరీ అబ్బాయి ఒకటి ఇవ్వడం మర్చిపోయాడు దానితోపాటు మీ ఆహారం కూడా సరిగా అంటే ప్యాక్ సరిగ్గా అవ్వలేదండి అదీ ఒలికిపోయి వచ్చింది నాకు ఆ కర్రీ అనేది నూనె అంతా కింద ఒలికిపోయి అలాగే దాంతోపాటు ఇంకోటి ఉన్నాది కదా ఆ పన్నీర్ కూర పన్నీర్ కూరలో అయితే మరి అసల ఉడక లేదండి అసల పన్నీర్ అది సరిగ్గా నాకు చాలా బాధ అనిపించింది అందుకు నేను మీకు దానికోసం వెనక్కి పంపి పంపిద్దాం అనుకుంటున్నాను నాకు రీఫండ్ కావాలి అంటే పెట్టింది మీ దగ్గర బాగుంటుంది అని పెట్టాం గానీ మరి అంత చిరిగిపోయే లాగా ప్యాక్ చేయటం లేకపోతే ఆ మొక్క ఉడకపోవడం ఆ చికెన్ కర్రీ అయితే నండి చాలా ఘాటుగా ఉంది అసలు నేను అంత ఘాటుగా ఉంటది అనుకోలేదు ఒకేలా ఆ పన్నీర్ అనేది మళ్ళీ తాజాగా ఉందోలేదో తెలియదు గాని అసలు ఉడకలేదది అది మీరు ఫ్రెష్ గా ఉండేది వాడారో లేదో తెలీదు దాంట్లో కూడా ఆయిల్ మొత్తం లీక్ అయిపోయి కిందకు వచ్చేసింది అండి ఆహారం మొత్తం ఒలిగిపోయింది నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి ఇలాగా మరి మీ దగ్గర ఆర్డర్ పెట్టాలంటే మళ్ళీ కొంచెం ఆలోచించుకొని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు కాబట్టి మీరు కొంచెం నాకు నేను పెట్టిన ఆర్డర్ లో నేను మీకు అవి వెనక్కు పంపుతాను నాకు దానికి డబ్బులు అన్నా ఇవ్వండి లేదా తిరిగి అదే ఆహారాన్ని లేదా మళ్ళీ పంపుతారు అని కోరుకుంటున్నాను